ప్రయాణం చేసే బస్సులు మన మా తెలంగ్ మన తెలంగాణాలో ఎన్నో విధమైన బస్సులు ఉన్నాయి అందులో ఆడినరీ బస్సులు ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్స్ లగ్జరీ బస్సెస్ సూపర్ లగ్జరీ బస్సెస్ ఇలా ఎన్నో విధమైన బస్సులు గవర్నమెంట్ ప్రజలకు అందిస్తుంది అన్ బస్ బస్లో అమ్ అమ్మాయిలకి అబ్బాయిలకి వేరే వేరే సీట్లు ఉంటాయి బస్సులో డ్రైవర్ సీట్ సపరేట్ కండక్టర్ సీట్ సపరేట్ సపరేట్గా మరియు గర్భి గర్భిణీ స్త్రీలకు వృద్ధులకు ఇలా అందరికి ప్రత్యేకమైన సీట్లు ఉంటాయి డ్రైవర్ అలాగే డ్రైవర్ సీట్ పైన ఎవరికి అధికారం ఉండదు అధికారం ఉండదు డ్రైవర్ సీట్కి వెనకాల నుంచి ఇరవై సీట్ల దాకా ఉంటాయి అందులో ప్రయాణికులు కూర్చుంటారు వా వాళ్ళ వాళ్ళ ప్రదేశాలకు వెళ్తారు నేను బస్ ప్రయాణ బ్రస్ బస్ ప్రయాణాలు ఎన్నో చేశాను చిన్నప్పటి నుంచి బస్ ప్రయాణాలు అంటే నాకు చాలా ఇష్టం నేను నేను చిన్న చిన్నగా ఉన్నప్పుడు బస్లో హైదరాబాద్ మొత్తం తిరిగాను మా ఊరి దగ్గర నుంచి భ భువనగిరి నుంచి హైదరాబాద్కు బస్లో వచ్చాను అలాగే ప ప్రతి హైదరాబాదులో ఉన్న ప్రతి ప్రదేశాలలో బస్లో తిరిగాను బస్ బస్ను బస్ ద్వారా చూడగలిగాను ఈ ఈ ఇప్పుడ్ ఇప్పుడు ఇప్పుడు మా తెల తెలంగాణలో ఉచిత బస్సు సౌకర్యం కూడా కలిగింది

యాదగిరిగుట్టకి ఇస్కాన్ ఇస్కాన్ టెంపుల్కి జగన్నాథ్ టెంపుల్కి ఇలా చాలా ప్రదేశ ప్రదేశాలకి బస్లో వెళ్ళాను బస్ ప్రయాణం చేయడం అంటే నాకు చాలా ఇష్టం బస్ ప్రయాణాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అలాగే కొందరికి బస్ ప్రయాణాల వల్ల వల్ బస్ ప్రయాణాలు అంటే నచ్చదు అలాంటి వారు బస్ ప్రయాణాలు చేయరు కానీ చాలామందికి బస్ పా బస్సు ప్రయాణం అంటే ఇష్టం నే అందులో నేను నేను కూడా ఒక ప్రయాణికురాలిని నా స్నేహితులు కూడా నా స్నేహితులకు కూడా బస్ ప్రయాణాలు అంటే ఇష్టం